ఏవండీ డ్రైవరు గారు అంటే ఇక్కడి నుంచి మేము ఇక్కడ మ్యూజియం ఏదో పెట్టారు కదా ఆ మ్యూజియంకు వెళ్ళాలి అనుకుంటున్నాము ఎంత ఎంత తీసుకుంటారు అండి ధర ఎంతండి అంటే ఒక నలుగురు అంటే ఎంత తీసుకుంటారు లేదంటే ఒక ఆరుగురికి ధర ఎంత అవుతుంది చెప్పండి అబ్బో యే అంత ఎక్కువా అండి మేము ప్రసెంట్ అయితే ఒక ఆరుగురం ఉన్నాం చూడండి ఎంత అవుద్దండి మూడువేలు ఏంకాదు మేము కొంచెం అలా వెళ్ళి మ్యూజియం చూసుకొని ఆ పక్కనే ఏదో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట అవి చూసుకొని రావాలి అందుకని మీరు కరెక్ట్గా ఒక గంటలో బయలుదేరితే కనుక మళ్ళీ సాయంత్రం ఎంత అవుద్ది ఎంత టైమ్ పడుతుంది అంటారు ఎంత సమయం ఆరు గంటలకల్లా వచ్చేస్తామంటారా ఇంటికి ఓకే అయితే చూడండి ధర అయితే మరి కొంచెం తగ్గించండి ఒక రెండువేలకు వస్తే కనుక బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఆరుగురు కదా ఎక్కువ మంది కూడా లేరు కదా దగ్గర కదా పోని దూరమైతే చాలా దూరం అంటే మేము మీరు అడిగిన ధర ఇస్తాం మేము మీరు చెప్పినట్టు కానీ కొంచెం దగ్గర కదా ఏంకాదు మ్యూజియం పక్కనే ఒకపది కిలోమీటర్లు దూరంలో వాటర్ ఫాల్స్ అంట అది చూసుకుని పిల్లలతో మళ్ళీ ఇంటికి వచ్చేడానికి ఫైనల్గా చెప్పండి ఒక రెండువేల ఏడు వందలు అవుతుందా కొంచెం తగ్గించండి మీ మాటకాదు నా మాటకాదు ఒక రెండువేల ఐదు వందలకు ఫిక్స్ చేయండి ఒక రెండువేల ఐదు వందలు అయితే మీరు వెళ్ళి తీసుకు వచ్చేయచ్చు సరేండి అయితే అయితే మేము ఒక అరగంటలో మేము ఫోన్ చేస్తాము మీ నెంబర్ ఇవ్వండి కాల్ చేస్తాం మీకు మేము మేము రెడీగానే ఉన్నట్టే సరే అండి అయితే మళ్ళీ మాకు కరెక్ట్గా అక్కడ అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ మ్యూజియం చూపించి మళ్ళీ వాటర్ ఫాల్స్ కూడా మాకు అన్నీ చూపించి మళ్ళీ మమ్మల్ని ఏ ప్లేస్లో మీరు ఎక్కడ ఎక్కించుకున్నారో అక్కడ మీరు మమ్మల్ని దింపేయాలి ఇంక ఎవరు రారు మేము ఆరుగురం అదే నలుగురు అయితే ఎంత అవుతుంది నలుగురు ఉన్నా అదే రేట్ అవుద్దా సరే సరే అయితే మేము ఆరుగురం మొత్తం ఓకే అండి ఓకే అలాగే అండి